తొమ్మిది లక్షల తొంబై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంబై ఒకటి ఆరు లక్షల డెబ్భై రెండు వేల నాలుగు వందల తొంబై నాలుగు ఎనిమిది లక్షల అరవై వేల ఏడు వందల డెబ్భై ఒకటి తొమ్మిది లక్షల తొంబది తొమ్మిది వేల ఎనిమిది వందల తొంబై ఎనిమిది తొమ్మిది లక్షల తొంబై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఐదు